హలో గుడ్ గుడ్ ఈవినింగ్ డాక్టర్ అది రీసెంట్గా స్కిన్ ర్యాషెస్ స్టార్ట్ అయ్యాయి హాండ్స్ పైన మొత్తము నెక్ దగ్గర ఏమైనా చెప్తారేమో అంటే మెడికేషన్ ఏమైనా ఇస్తారేమో అని ఓకే డాక్టర్ మీకు ఇప్పుడే సెండ్ చేసిన వాట్సాప్లో చూడండి ఒకసారి మీకు కొంచెం దూరంగా ఉన్నా సో ఇప్పట్లో రాలేను నేను మీకు దగ్గరగా వచ్చిన వెంటనే మీ దగ్గరికి వచ్చి కలుస్తాను ఇప్పటికి ఇలా చెప్పండి ఇచ్చింగు రెడ్నెస్ వస్తుంది బాగా కొంచెం స్ప్రెడ్ అవుతున్నట్టు కూడా అనిపిస్తోంది లేదండి అంటే నార్మల్గా బాడీ లోషన్ అంతే పెడిక్యూర్ చేయించుకుంటాను అండి ఓకే అండి ఫుడ్ ఏమైనా అవును ఓకే ఓకే డాక్టర్ అంటే ఇప్పుడు నార్మల్గా మీ దగ్గరికి వచ్చే వరకి ప్రికాషన్స్ లాగా చెప్తారు అని చెప్పి చేసాను హాట్ వాటర్ బెస్టా కోల్డ్ వాటర్ బెస్టా అండి ఓకే ఓకే ఏమైనా సోప్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా ఓకే డాక్టర్ నేను మీకొక్క త్రీ టు ఫోర్ డేస్లో మీ దగ్గరికి వస్తాను ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు మీరు అంటే ఏ టైంలో ఇప్పుడు కాదండి త్రీ టు ఫోర్ డేస్ తర్వాత ఓకే డాక్టర్ థ్యాంక్ యూ